ఈ రోజుల్లో జనులు ఎన్నో రకాల నృత్యాలను నేర్చుకోవడానికి ఇష్టపడతారు వాటిలో క్లాసికల్ ఫోక్ మరియు కాంటెంపరరీ వంటి నృత్యాలను ఇష్టపడతారు వాటిల్లో ప్రముఖంగా పేరుగాంచిన నృత్యం ఏమిటంటే భరతనాట్యం ఇది ఎక్కువగా తమిళనాడులో బాగా ఫేమస్ అయినది అదేవిధంగా కథక్ నృత్యం ఉత్తర భారతదేశంలో బాగా పేరుగాంచిన నృత్యం అదేవిధంగా కథకళ కేరళలో బాగా పేరుగాంచిన నృత్యం దీనిలో కళాత్మక నాట్య నాటకం అద్భుతమైన దుస్తులతో మేకప్ మరియు నృత్యం చేసేటటువంటి వాళ్ళ యొక్క ముఖ భావాలతో వాళ్ళు జనులని ఎంతో ఆక ఆకర్షణీయంగా ఆకట్టుకుంటారు అదేవిధంగా కూచిపూడి కానివ్వండి దానిలో ఇది ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో బాగా పేరుగాంచిన నృత్యం అదేవిధంగా ఫోక్ డ్యాన్సెస్లో చూసుకున్నట్లయితే గర్బా ఇది గుజరాత్లో బాగా పేరుగాంచిన నృత్యం అదేవిధంగా భాంగ్రా ఈ నృత్యం పంజాబ్లో బాగా పేరుగాంచినది ఇంకా గుజరాత్లో కానివ్వండి రాజస్థాన్లో కానివ్వండి ఎన్నో వివిధ రకాల నృత్యాలలను జనులు ఇష్టపడుతూ ఉంటారు